సార్ నమస్తే సార్ సార్ ఏఈ గారు మీరేనా సార్ మాకు బిల్ ఎక్కువ వస్తుంది సార్ లైన్ మ్యాన్ ఏమో పొద్దుగుకల ఆడు ఎన్నోసార్లు చెప్పి ఉన్నాము మాకు బిల్లు ఎందుకు వస్తుంది ఏందంటే మేం చూస్తున్నాం అండి అంటున్నారు కానీ ఏమొచ్చి చేసింది లేదు పెట్టింది లేదు సార్ నేను అప్పటికి ఫారం కూడా నోటీస్ ఫామ్ డిక్లేర్ ఫామ్ మీద ఏదో పూర్తి చేసి ఇవ్వమన్నారు ఇచ్చానండి అయినా గానీ అబ్బే బిల్లు అంతే ఎగస్ట్రా వస్తుందండి మేము గతంలో ఏమండి మా ఇంట్లోకి వచ్చి చూడండి కావాలంటే ఒక ఫ్యాను ఒక లైటు ఒక టీవీనే ఉండేది ఏసీకి పడినంత బిల్లు పడుతుందండి ఇంత గతంలో మూడందల మూడొందలో యాబై వచ్చేదండి ఇప్పుడు వెయ్యి రూపాయల దాకా వస్తుందండి లేదు సార్ కావాలంటే మి లైన్మ్యాన్ను పిలిచి అడగండి అతని చెబుతాడు మేము ఎన్నో సార్లు చెప్పుండాము సార్ ఎన్నిసార్లు సార్ ఎన్ని సార్లు మేం చెప్పుండాం సార్ మీరు అధికారులు మీరు కూడ అట్ట పట్టించుకోకపోతే మేము ఇంక ఎవరిని అడగాలి చెప్పండి ఆ అడగండి ఆయన్ని అడగండి ఇంకో విషయం చెప్తాను ఇనండి సార్ సార్ నాకు ఎందుకు అనుమానంగా ఉంది నా మీటర్ మీద కూడా నా మూడు నెలలు బిల్లు నాది ఉండిద్ది కదా కాపీ ఆ కాపీ తీసివ్వండి సార్ అది చూసి ఒకసారి నా మీటర్ కూడా చెక్అప్ చేసి నాకు ఎందుకు వస్తుంది అలా కొంచెం మీరు లైన్మ్యాన్తో చెబితే మీరు గట్టిగా చెప్పండి సార్ మేము చెప్పి చెప్పి అయిపోయింది సార్ ఆ లేదు లేదు సార్ సార్ మీరు చూసుకు గత బిల్లులు తెమ్మంటే ఆ బిల్లులు కూడా తెచ్చాను చూడండి సార్ కావాలంటే ఆ బిల్లులో ఎంత వచ్చిందో గత మూడు నెలల నుంచి అసలు ఇంత ఎందుకు వస్తుంది మాకు అర్థం కావట్లే ఒక లైట్కి ఒక ఫ్యాన్కి ఒక టీవీకి ఇంత వచ్చిద్ది అంట సార్ ఆ కనుక్కోండి సార్ కావాలంటే లైన్మ్యాన్ని పిలిపించి మొత్తం కనుక్కోని ఓకే సార్ కొంచెం పంపియ్యండి సార్ ఓకే సార్